పశ్చిమ గోదావరి జిల్లాలో నీరు అడవులు ఖనిజాలు వ్యవసాయ భూమి వంటి సహజ వనరులు వనరులు పుష్కలంగా ఉన్నాయి అయినప్పటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అస్థిర వర్షపాతం మరియు తీరం కోత వంటి కొన్ని వాతావరణ సమస్యలను కూడా జిల్లాల్లో ఎదుర్కుంటున్నాము నీటి జిల్లాలలో గోదావరి కృష్ణ వంశ వంశధార వంటి అనేక నదులకు నిలయం ఈ నదులు సాగునీరు తాగునీరు మరియు పారిశ్రామిక అవసరాలకు నీటిని అందిస్తాయి అయినప్పటికీ వ్యవసాయ ప్రవాహాలు పారిశ్రామిక వ్యర్ధాలు మరియు మురుగు నీరు కాలుష్యంకి కారణం